నాకు మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం అందులో పూలమొక్కలు పెంచడమంటే చాలా ఇష్టం పళ్ళ మొక్కలు కూడా కూరగాయలు మొక్కలు కూడా నాకు ఇష్టం కానీ ఎక్కువగా మాట్లాడుకోవాలి అంటే పూల మొక్కలు పెంచడం అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే నేను దైవాన్ని ఎక్కువ నమ్ముతాను దైవాన్ని మన హిందూ ధర్మంలో పూలతో ఎక్కువ పూజిస్తారు పూలతో ఎక్కువ పూజించడం వల్ల మాకు పూల మొక్కలు చిన్నప్పటి నుంచి ఇష్టం ఎందుకంటే పూలలో సువాసన వెదజల్లుతాయి పూలు అందంగా ఉంటాయి పైగా పూలు చిన్నప్పుడు మనం దాని చూసి ఎంతో మురిసిపోతాం పూలు అంటే పళ్ళు అంటే తినడానికి ఇష్టపడతాం తప్ప పూలను చూసిన వెంటనే ఆనందం కలుగుతుంది అవి అందుకని నాకు చాలా ఇష్టం పైగా పూలమొక్కలు పూలతో మనం చాలా రకాల పనులు చేయవచ్చు పూలను మనం డెకరేటివ్ ఐటమ్స్ కింద పెట్టుకోవచ్చు పూలను మనం దేవుడికి పెట్టవచ్చు అలాగే ఆడవాళ్ళు దాన్ని చక్కగా వాళ్ళ జడలో పెట్టుకుంటారు పూలు అనేవి నాకు చాలా ఇష్టం పళ్ళ మొక్కలుకూడా నాకు పెంచడం నాకు చాలా ఇష్టం ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం పళ్ళు తినడం చాలా ఇష్టపడతాం కాబట్టి చిన్నప్పుడు మనం అవతల వాళ్ళ చెట్ల దగ్గరకు వెళ్ళి చక్కగా కో పళ్ళు కోసుకుని సరదాగా తినేవాళ్ళం కాబట్టి నాకు పళ్ళ మొక్కలన్న చాలా ఇష్టం పైగా మామిడిపళ్ళు ఆ జామ పళ్ళు చెట్లు అంటే ఇంకా ఇష్టం అలాగే మొక్కల దగ్గరకు వచ్చేసరికి మందార పూలు రోజా పూలు బంతి పూలు మల్లెపూలు ఇలాంటివి అన్నీ చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఉండటం వాటికి రోజు నీళ్ళు పోయడం రోజు వాటికి మట్టిని సరిగా అందించడం సరిగ్గా ఎండ పడే చోటులలో వాటిని చూసుకోవడం అలా చక్కగా పెంచుతు వచ్చే వాడిని నాకు పూల మొక్కలు అంటే చాలా ఇష్టం